హలో మేము ఆర్డర్ చేసిన బిర్యానిని వెంటనే మీరు మాకు అందించినందుకు థ్యాంక్స్ అండి ముఖ్యంగా మీ యొక్క సర్వీస్ బాగుంది అండి నాకు అయితే మీరు ఇన్టైంలో ఆర్డర్ ఇచ్చినందుకు థ్యాంక్స్ అండి మేము ఆర్డర్ చేసిన బిర్యానీ కూడా బాగుంది దీని వలన మీకు మేము ఫైవ్ స్టార్ రేట్ ఇస్తున్నాము ఇలాగే మీరు నాణ్యమైన సర్వీస్ను అందరికీ అందించగలరు